అండ్ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళకి హోమ్ వర్క్ పంపించడము అలాగే వీళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు కూడా పిల్లలని ఫ్రీగా వదిలిపెట్టకుండా చాలావరకు వీళ్ళకి నెక్స్ట్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు కంప్లీట్గా అక్షరాలను కూడా మర్చిపోకుండా చాలా వరకు వీళ్ళకి ఆన్లైన్లో అన్నీ పంపించడం జరుగుతుంది

అన్ని నేర్చుకోవడం జరుగుతుంది చాలా వరకు చాలా బాగుంది అన్ని కంఫర్ట్గా ఉన్నాయి ఆన్లైన్లో కోచింగ్ల వల్ల చాలామంది పిల్లలు రోడ్లమీద తిరగడం కాకుండా అటు ఇటు పిల్లల స్టడీ ఇబ్బంది అవడము వాళ్ళు గాలి తిరుగులు తిరగకుండా చాలా వరకు ఇంట్లో కూర్చుని బాగా నేర్చుకుంటున్నారు ఇదైతే బాగుంది ఆన్లైన్ చదువుల వల్ల పిల్లలు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా బాగా చదువుతున్నారు